నాకు ఇష్టమైన పాటలంటే ముందుగా దేవుని భక్తి పాటలు తర్వాత వచ్చేసి చిన్నపిల్లల పాటలు తర్వాత అమ్మ గురించిన్న అమ్మ గురించి నాన్న గురించి ఫ్యామిలీతో ఉన్న సాంగ్స్ ఇలాంటివి నాకు చాలా ఇష్టం ఎందుకు అంటే అవి వింటున్న లిరిక్స్ నచ్చుతాయి అంటే పెళ్లికి సంబంధించిన పాటలు మాటే మంత్రము మనసే బంధము ఈ సాంగ్స్ అన్న నాకు చాలా ఇష్టం